ఇరవై ఎనిమిది అక్టోబరు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముప్పై జనవరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పన్నెండు జును పంతొమ్మిది వందల తొంబై రెండు ఇరవై ఒకటి మే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పదహారు డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు